చెప్పండి సార్ ఏం కావాలి సార్ ఆ క్లాస్మేట్ ఉన్నాయండి క్లాస్మేట్ ఉన్నాయి శ్రీనివాస ఉన్నాయి అలాగే తిరుమల ఉన్నాయి క్లాసిక్ నోట్స్లు ఉన్నాయి ఓకే సార్ నాలుగు అంటే మీకు ఒక్కొక్క వైట్ నోట్స్ వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది సార్ మొత్తం ఫోర్ వైట్ నోట్స్లు అంటున్నారు కాబట్టి మొత్తం మీకు వన్ ఫార్టీ రూపీస్ పడుతుందండి ఓకే అండి అలాగే సార్ ఓకే అండి ఇంకేంటండి ఇంకేం తీసుకుంటారు ఉన్నాయండి కాపీ రైటింగు కాలిగ్రఫీ బుక్కులు కూడా ఉన్నాయండి ఉన్నాయండి నె నెంబర్ సెవెన్ ఎయిట్ నుంచే మీకు అవైలబుల్లో ఉన్నాయి సార్ ఓకే సార్ ఓకే ఇంకేం కావాలి సార్ ఇంకేమైనా కావాలా మా బ్యాగ్ అవైలబుల్లో ఉంది సార్ అలాగే ఇప్పుడు ఓకే అండి మీకు రికార్డ్స్ ఏమైనా కావాలాండి ఇప్పుడు మీ అబ్బాయి ఎయిత్ క్లాస్ అంటున్నారు రికార్డ్స్తో కూడా చాలా అవసరం ఉంటుంది ఏ రేట్లో చూపించమంటారండి సరే సార్ ఐదు వందలు మా దగ్గర అయితే మూడు వందలు రూపాయలు నుంచి స్టార్టింగ్ సార్ అది మీకు అబ్బాయి ఎయిత్ క్లాస్ చదువుతున్నారు అంటున్నారు కాబట్టి మీరు సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో తీసుకోవడం బెస్ట్ సార్ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఓకే సార్ ఇదిగోనండీ ఇదిగోనండీ సార్ ఇది అయితే ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇది లాస్ట్ది అయితే సిక్స్ హండ్రెడ్ పడుతుంది లేదండి అవుతుంది అవుతుంది సిక్స్ హండ్రెడ్లో అయితే కంపల్సరీ అవుతుంది సార్ త్రీ హండ్రెడ్ది అయితే మీరు ఒకసారి కుట్లు వేయించుకోవడం మంచిది ఎందుకంటే అంత క్వాలిటీ ఉండకపోవచ్చు మేబి మంచిదే సార్ మంచిదే ఆగుతుందండి ఆగుతుంది ఓకే సార్ ఓకే సిక్స్టీ రుపీస్ సార్ కొంచెం ఇప్పుడు రేట్లు పెరిగాయి ఓకే బుక్స్కి కవర్ వేసుకోవడానికి కవర్ ఇమ్మంటారాండి అవసరం లేదా ఓకే సార్ ఓకే ఓకే సార్ ఓకే సార్ డిస్కౌంట్ అంటే సార్ ఇందులో మాకు మిగిలేది ఏమి ఉండదు సార్ మీరు కాకపోతే ఏంటంటే మాకు వాల్యుబుల్ కస్టమర్ మీరు ఫస్ట్ వచ్చారు మీకు ఏంతో కొంత డిస్కౌంట్ ఇస్తాను సార్ కొంపల్సరీగా మీరు తీసుకోండి నేను ఫైనల్గా ఫైనల్గా నేను డిస్కౌంట్ ఇస్తాను అవును సార్ అవును మీలాంటి వాల్యుబుల్ కస్టమర్స్ కోసమే సార్ మేము ఇన్నాళ్ళు రన్ చేస్తుంది బిజినెస్ ఓకే సార్ కంపల్సరీ మీకు తగ్గిస్తాను డిస్కౌంటు మొత్తం టోటల్ మీకు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయింది సార్ మొత్తం నోట్స్లు ఇవన్నీ కలిపి బ్యాగ్తో పాటు బ్యాగ్ మొత్తం ప్యాడ్ మొత్తం అన్నీ కలిపి అయితే మీకు డిస్కౌంటు సెవెంటీన్ హండ్రెడ్కైతే ఫైనల్గా ఇవ్వగలను ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే